తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రావిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజభాష త్రిలింగ పదము నుంచి తెలుగు పదం వెలుగువడి వెలుగునొందినది అంటారు తేనె వంటిది కనుక తెనుగు అనాలని కొందరు అంటారు క్రీస్తుపూర్వం నాటి నుంచే శిథిలాలలో తెలుగు భాష ఉండటాన్ని బట్టి ఈ భాషా ప్రాచీనంగా ఉందని తెలుస్తుంది సంస్కృతులు కళలు జానపద నృత్యాలు కొమ్ము నృత్యం తప్పెటగుళ్ళు ఉప్పుజముకు జానపద కళలు బుట్ట బొమ్మలు వంటివి ప్రదర్శన ఆచారాలు భజనా ఉత్సవాలు హరికథలు గిరిజన నృత్యాలు పండగలు తెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు నిర్మాణ శైలి సాహిత్యము ఆహారపు అలవాట్లు ఆంధ్రుల దుస్తులు మతం తత్వాలుగా విభజించవచ్చు ప్రాచీన భాషగా గుర్తించబడ్డ తెలుగు యొక్క సాహిత్య సంస్కృతి విధానాలు విశాలమైనవి ఇటాలియన్ భాష వలె అజంతాలలో ఉండటం వలన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని సంభోదిస్తారు బెంగళూరు చెన్నై నగరానికి ఆంధ్రా శైలి భోజన శైలిలు విరివిరిగా ఉండటం వీటిలో తెలుగువారితో పాటు స్థానికులు స్థానికేతరులు వచ్చి స్పష్టంగా సమృద్ధిగా భోజనం చేసి వెళ్ళటం తెలుగువారి ఆహారం యొక్క ప్రస్తావన గురించి చెప్తారు గోంగూర తాపేశ్వరం కాజా పూతరేకులు ఆవకాయ హైదరాబాద్ బిర్యానీ హలీం ఇరానీ చాయి తెలుగు వంటల తెలుగు ప్రజలకు ఎంతో కీర్తిని తెచ్చాయి భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేరు వేరు విరివిరిగా వేరు వేరుగా ఉన్న అన్ని మతాలు కులాలు వర్గాలు సమిష్టి కలయిక భారతదేశంలో భిన్న సంస్కృతులు ఏకత్వంలో భిన్నత్వంగా ఉంటాయి వివిధ భాషలు మతాలు సంగీతం నృత్యం ఆహారం నిర్మాణతలు ఆచారాలు వ్యవహారాలు దేశం యొక్క ఒక ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయి భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతులను సమ్మేళముగా పిలువబడుతుంది అదేవిధంగా కుటుంబ నిర్మాణం వివాహం మూలాలు సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి నూటా అరవై తొమ్మిది తెలుగు వారి సాంప్రదాయాలు ఉన్నాయి